హలో నమస్తే అండి డేవిడ్ గారేనా అండి మాట్లాడేది ఆ సార్ నేను ఏ ఈ ఎల్ సీ చర్చి నుండి మాట్లాడుతున్నాను అండి నేను చర్చ్ మెంబర్ని అండి ఆ మీకు దేవుడి గురించి ఏమైనా పరిచయం ఉందా అండి అవునండి మేము క్రీస్తుని నేను నమ్ముకున్నానండి ఆయన దేవుడుగా అంగీకరించాను ఆయన ప్రేమ గురించి అందరికీ చెప్పాలని నేను నిర్ణయించుకొని అందులో భాగంగా మీకు కూడా ఒక కాల్ చేశానండి మీరు ఎప్పుడైనా చర్చికి వెళ్లారా అండి అవునండి అంటే చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము అనేది ఒక కాన్సెప్ట్ మీద మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆ తర్వాత మనం నిత్యజీవనానికి వెళ్లాలి అంటే దేవుడిని అంగీకరించాలండి అందుకోసం అని మీరు ఎప్పుడు అయినా ఇంట్రెస్ట్గా ఉంటే మా చర్చికి రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి మీరు ఏమైనా ఇంట్రెస్ట్గా ఉన్నారా అండి ఏమైనా చర్చికి రావడానికి అలాగా ఆ అలాగేనండి అంటే దేవుడు మనకోసం ఈ లోకానికి వచ్చాడు అండి ఆయన తన ప్రాణాన్ని పెట్టి మళ్ళీ తిరిగి లేచి మనల్ని పరలోకానికి చేర్చడానికి ఒక వారధిలాగ ఆయన మన కోసం చనిపోయాడు కాబట్టి మనం ఆయన తిరిగి లేచాడు అని మనం గుర్తు చేసుకుని ఆయన రక్తంలో కనుక మనం మన పాపాలను అంగీకరిస్తే మనం రక్షించబడతాము అండి అప్పుడు మనం చనిపోయినా సరే నిత్యజీవంలోకి వెళతాం అనే నమ్మకంతో మనం బతుకడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి అలాగేనండి అలాగేనండి అలాగే మీ సమయం ఎప్పుడైనా కుదిరినప్పుడు నాకు కొంచెం అవకాశం ఇస్తే మనం కూర్చొని మాట్లాడుకుందాం అండి మన చర్చి దగ్గరికి వెళదాం

అవునండి అవును నేను చర్చి ఎందుకు మీకు ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఒక్క కాల్ ఇస్తే నేను మిమ్మల్ని పిక్ అప్ చేసుకొని తీసుకువెళ్తా ఓకే అండి ఉంటానండి థాంక్ యూ మీరు రెస్పాండ్ అయినందుకు థాంక్ యూ అండి ఓకే అండి థాంక్ యూ